మీకు పాటలు పాడిన మరపురాని లేదా సవాలు అనిపించిన ఏదైనా అనుభవం వర్ణించండి అనిపించింది స్కూల్ సింగింగ్ కాంపిటీ కాంపిటీషన్లో

అప్పుడు చాలా సవాళ్ళు ఎదుర్కొన్నాను అలాగే మర్చిపోలేను ఆ రోజుని ఇప్పటికీ కూడా చాలా డేర్ కావాలి ధైర్యం కావాలి స్టేజ్ ఫియర్ ఉండకూడదు అను అస్సలు మర్చిపోలేను స్కూల్ డేస్లో సింగింగ్ కాంపిటీషన్లో సవాలు అలాగే మరుపురాని రోజు నాకు అది